నేను బిగ్ బాస్కెట్ అమెజాన్ డీల్లో నుంచి నేను తక్కువకు వస్తుందని చెప్పేసి ఒక కిచెన్ సెట్ అనేది కొనడం జరిగింది అన్నమాట అదేంటంటే ఒక ప్లాస్టిక్ కంటైనర్ ఒకటి అలాగే ఇంకొకటి ఆ గాజు ఐటమ్స్ అన్నమాట అంటే టీ పొడిని వేసుకోవడానికి అలాగా అని చెప్పి బాగున్నాయి తక్కువ రేట్కి వస్తుంది కదా అని చెప్పేసి నేను కొనడం జరిగింది కానీ మాకు చూపించిందైతే గ్లాస్ ఐటమ్ కానీ మాకు వచ్చింది ఏంటంటే ఫైబర్ గ్లాస్ అన్నమాట అది ఆ అంటే అది ఒక కంప్లీట్ గ్లాస్ టైప్లో కాదు అలాగని కంప్లీట్ ఫైబర్లో కూడా కాదు సో అలా మధ్యలో ఉంటుంది కాబట్టి నాకు ఏంటంటే ఆ ప్రోడక్ట్ అనేది అసలు నచ్చలేదు చూపించినట్టే రాలేదు అసలు మాకు పిక్చర్లో చూపించినట్టే రాలేదు అంటే క్వాలిటీ కూడా అసలు బాగలేదు రివ్యూ కట్టని చూసి పెట్టాను కానీ రివ్యూలో అయితే చాలా బాగుంది మంచి ప్రోడక్ట్ అని ఇచ్చారు కానీ ఇప్పుడు ఏంటంటే డీల్స్ వల్ల ఏంటో మాకు తెలియదు డూప్లికేట్ డీల్స్ అనేవి రావడం అనేది జరిగిందన్నమాట సో నాకు వచ్చింది క్వాలిటీ అసలు బాగలేదు ఆ మూత కూడా అంతే ప్లాస్టిక్ నేను మంచి అంటే పిక్చర్లో చూసినట్టు అసలు రాను కూడా రాలేదు నాకు అసలు నచ్చలేదు ప్రోడక్ట్ అనేది ఆ ఇంకా ఏంటంటే నేను మాకు ఫోటోలో చూపిచ్చిన కంటైనర్స్ ఏంటంటే చాలా పెద్దగా చూపించారు కానీ మాకు వచ్చినపుడు అవి చాలా ఆ అంటే అట్లీస్ట్ ఒక మీడియం సైజ్ అన్నా యాక్సెప్ట్ చేసాం కానీ అది బిలో మీడియం సైజ్ అనమాట అంటే జస్ట్ ఏదన్నా లెఫ్ట్ ఓవర్ కర్రీస్ వేసుకోవడానికి అలాంటివి అయితేనే యూస్ అవుతాయి అంతే తప్ప ఏదైనా స్టోరేజ్ చేసుకోవడానికి అని అంటే చాలా లిమిటెడ్గా అంటే బ్యాచిలర్స్కు అయితే ఆ కంటైనర్స్ సరిపోతాయి కానీ ఫ్యామిలీ వాళ్ళకి అయితే అది అంత మంచిగా సూట్ అవ్వదు అన్నమాట నాకు అసలు నచ్చలేదు ఎక్స్పీరియన్స్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రాడక్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీని అలా ఎక్స్పెక్ట్ చేసిన సైజ్ అవి రాలేదు అన్నమాట